అన్న నేను గణేష్ మేస్త్రి మాట్లాడుతున్నాను అదే రేపు పని స్టార్ట్ చేద్దాం అన్నారు కదా అదే మళ్ళా రేపు ఈ చీకులు కావాలి మీరు తీసుకొచ్చిర్రా లేవు అది ఎట్లా అని ఫోన్ చేసిన అది మీరు రావాల మళ్ళా రావాల మరల ఫోన్ చేయద్దా మరల నేను ఫోన్ చేస్తే వస్తు ఉంటి కదా పోయి తీసుకు వస్తు ఉంటిమి ఇద్దరం ఎంత ఈ ఈటు ఎంత తెప్పించినావు మరి అయితే సిమెంట్ సిమెంట్ తెప్పించినావా మరల ఇటుక తెపించాలి వెయ్యి సరిపోదు ఇటుక తెపించాలి వస్తాం వస్తాం మేము రేపు పొద్దుగల తొమ్మిది గంటలకు వస్తాం మేము ఇక లేబరు మళ్ళా నువ్వు ఏమన్న చెప్పినావా ఎవరికన్నా మేము తీ తీసుకొని వస్తాం మేస్త్రి వస్తా అన్నాడు ఇంకొక ఆయనని తీసుకొని వస్తాను ఇద్దరం వస్తాం మేము ఇద్దరం మే మేస్తిలం ఇద్దరు లేబర్లు వస్తారు

అవుతుంది ఇక ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుతుంది ఇక వస్తాం వస్తాము నువ్వు అది పొద్దుగల మీరు పూ పూజ చేపించుకోర్రి మీరు పొద్దుగల మేము వచ్చి గుంతలు తవ్వేది ఉంటుంది మీకు ఎక్కువ ఏమి పని ఉండదు అట్లా అని

రేపు రేపు కాదు కానీ ఇప్పుడు జర ఇగో ఎంత ఒక గంట అయినాక నేను వస్తాను పోయి ఆ సామానులు తీసుకుని వద్దాం ఆ ఈ చీపులు గిట్లా తీసుకు రావాలంటున్నావు కదా అవి నేను వస్తాను మన ఇద్దరం పోయి తీసుకుని వద్దాం చీపులు ఇట్లా మళ్ళా ఇంకా ఇటుక గిట్లా తీసుకుచ్చేది ఉండే ఎక్కువ కావాలి దర్వాజాలు చెప్పినావా అవి నువ్వు

ఏంది అన్న తీసుకుందాం అన్నపేమెంటు పని స్టార్ట్ చేయ్యంగనే ఇద్దువు నువ్వు ముందుగాల ఏమి వద్దు పని స్టార్ట్ చేసినాక ఇద్దువు పట్టు నువ్వు సరే సరే అన్న